హలో హలో నమస్తే మ్యాడమ్ చెప్పండి ఎవరూ ఓకేనండి అహహా ఓకే అండి మ్యాడమ్ పైడితల్లి అమ్మవారికి ఎక్కువుగా కనకాంబరాలు సన్నజాజులు చామంతులు బంతి పువ్వులు గులాబీలు అన్ని రకాలవి కూడా పెడుతూ ఉంటారు డెకరేషన్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయ్ మ్యాడమ్ మీకు తెప్పిస్తాను కావాలంటే టులిప్స్ కూడా ఉన్నాయ్ మా దగ్గిర అన్నీ బంతి పువ్వులు అన్నీ కూడా ఉన్నాయి మీకు డెకరేషన్ తెప్పిస్తాను ఒకవేళ నా దగ్గిర లేకపోయినా మీకు తెప్పించి పెడతాను కట్టేసి ఇస్తాం మ్యాడమ్ కట్టేసి ఇస్తాం మీకు విడిగా కావాలన్నా కూడా విడిగా ఇస్తాము

మీకు యెల్లో ఆరెంజ్ కాంబినేషన్లో కావాలా అండి ఓకే మ్యాడమ్ మీకు దండ కట్టేసి మూడు బుట్టలకి పెట్టేసి మీకు పంపిస్తాను మ్యాడమ్ నో ప్రాబ్లమ్ ఎన్ని మూరలు కావాలండి అవి అది బుట్ట ఇరవై మూరలా అండి అహా ఓకే ఎర్రజాజులు మోగ్గల్లాగా కావాలా మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఉంటా అవును మ్యాడమ్ మాల ఉంటుంది ఓకే మ్యాడమ్ మ్యాడమ్ ఇవన్నీ కలిసి మొత్తం పద్నాలుగు వేల రూపాయలు అవుతుంది మ్యాడమ్

మ్యాడమ్ లేదండి ఇప్పుడు పండుగ టైం కదా ఈ టైంలో మరి గిరాకీ అలా ఉంది మ్యాడమ్ సాయంత్రంకంతా ఇస్తా మ్యాడమ్ అదించేస్తాం మ్యాడమ్ రెడీగా ఉన్నాయి మీరు వస్తే మీకిచ్చేస్తాం ఓకే మ్యాడమ్ ఓకె ఉంటాను మ్యాడమ్